ఆరోగ్యసేవల కోసం వేచి ఉండే సమయాన్ని తగ్గించటానికి రాష్ట్రం ప్రెజెంట్ ఈ లాస్ట్ టూ ఇయర్స్ చూసుకున్నట్లు అయితే కరోనా వైరస్తో సఫర్ అయినప్పుడు ఆశ వర్కర్స్ని ఏఎన్మ్స్ని డోర్ స్టెప్ పంపించడం వాళ్ళకి కావాలసిన కిట్ కిట్స్ ఏవైతే ఉన్నాయో అవి హౌసెస్కే ఏఎన్ఎమ్స్ ద్వారా ప్రొవైడ్ చేయడం చేసారు అలాగే ప్రతీది ఏదైనా గర్భిణీ స్త్రీల కోసం వారికి కావాల్సిన హెల్త్ ఇంజెక్షన్స్ కాని వాటిని దగ్గరలో ఉన్న పీహెచ్సీలకి వెళ్ళి